హలో హలో ఎవరు ఆ చెప్పుల షాప్ అండి ఉన్నాయండి మీకేం కావాలి ఏ చెప్పలు కావాలి ఉన్నాయండి క్రాక్స్ ఉన్నాయి పేరగాన్ ఉన్నాయి ఫ్లిప్ ఫ్లోప్స్ ఉన్నాయి మీకు ఏ టైపు కావాలన్న చెప్పండి అడిడాసా ఏది ఉన్నాయండి షూస్ కూడా ఉన్నాయి షూస్ ఆడిడాస్ ఉన్నాయి క క్రాక్ టైప్స్ ఉన్నాయి షూస్ ఇంకా ఉన్నాయండి అందరికున్నాయండి అందరికున్నాయండి అందరికి లేడీస్ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలకి ఒక నాలుగుగొందల నుండి రెండు వేల దాక ఉన్నాయండి పెద్దవాళ్ళకి పదిహేను వందల నుంచి మూడు వేల దాక ఉన్నాయి నాలుగు వేల దాక ఉన్నాయండి మీకు ఏ ఏది కావాలండి చెప్పులు కావాలా షూస్ కావాలా షూస్ కావాలా షూస్ ఏ కంపెనీ అండి వాటర్ ఫ్రూ ఓకే ఉన్నాయండి నెంబర్ నైన్ ఒక్క నిమిషం అండి ఉన్నాయండి ఒక సెవెన్టీన్ హండ్రెడ్ పడతాదండి మీకు సెవెన్టీన్ హండ్రెడ్ పడతది డెలివరీ ఛార్జితోని టూ థౌజండ్ అవుతుందండి తక్కువనే ఉందిలే కానీ ఇక్కడ అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉంది అండి ఇక్కడ ప్రెడక్టివ్గా కంపెనీగా అయ్యింది డిస్కౌంట్ అంటే ఇస్తన్నా అండి ఇంకేమన్నా తీసుకుంటురా మీరు ఇంకా ఇంకోక ఆహా ఇస్త ఇస్తానండి మీకు ఎన్ని షూస్ షూస్ చెప్పులు ఇంకేం కావాలండి అంటే వచ్చి తీసుకుంరాండి మీరు లేదంటే మీరు ప్యాక్ చేసి పంపియనా అండి ఉందండి ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది ఆన్లైన్ డెలివరీ అంటే చెప్పినానండి టూ థౌజండ్ అది డిస్కౌంట్తోని సరే మీకు ఎయిటీన్ హండ్రెడ్ మళ్ళీ ప్లస్ ఇది అండి అది చిన్నపిల్లలకి డ్రస్సు రెండు పేర్స్ ఉన్నారు కాబట్టి ఒక సెవెన్ హండ్రెడ్ అవి రెండు కలిపితే ఫోర్టీన్ హండ్రెడ్ అండి మొత్తం కలిపి ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ ప్లెస్ ఇదిగోండి సెవెన్టీన్ హండ్రెడ్ అది డిస్కౌంట్ చేసే ఇస్తున్నా అండి విత్ ఛార్జ్తో ఛార్జ్ మీది దూరంగా అండి ఎప్పటికీ డెలివరీ చేయమండి రేపు డెలివరీ చేస్తామండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ ఓకే అండి